రావచ్చు మీరు మీ పేరు బాబు మేము సంక్రాంతి ద్వారా మీ మీది గురించి వచ్చేసేసి పూలు కొందామనేసి వచ్చాము అంటే మాకు మాకు చామంతి పువ్వూ మ నెక్స్ట్ మల్లీ రోసు ఇలాంటి పువ్వులు వీటిలో ఒక పది కేజీలు కావాలి ఎంత ఇప్పుడు ఒక ఒక చామంతిని తీసుకుంటే వాటికవు ఒక కేజీ ఎంత ఒక పువ్వు మల్లి ఓకే అండి మల్లి అవునాండి చామంతి ఎంతన్నారు ఐదు వందలా ఓకే అండి ఇప్పుడు చామంతి ఐదు వందలు మల్లి వెయ్యి మల్లి వెయ్యి రూపాయలా రోస్ అండ్ రోస్ అండి ఆరు వందలు కేజీ అంటే మాకు ఒక ఒకొకట్లు వచ్చి పది కేజీలు కావాలా అంటే మేము ఈ ఈ పండగకి చాలా ఎక్కువగా గ్రా ఎక్కువ జరుపుకోవాలి అందువల్ల మాకు ఇప్పుడు ఒకొక్క ఒకొక్క పువ్వు నుండి మాకు పది కేజీలు కావాలా ఇప్పుడు మీరు తోటంతా ఇప్పుడు చామంతిలో ఫోర్ హండ్రడ్ పెట్టుకోండి మల్లిలో ఒక సెవెన్ హండ్రడ్ పెట్టుకోండి నెక్స్ట్ రోస్లో ఒక ఐదు వందలు పెట్టుకోండి సెవెన్ అవుతుందా వీలు వీలవుతుందా

రోసా ఓకే సరే లేదండీ మాకు రేటు ఇంకా కొద్ది తక్కువ అంటే మేము అన్నీ ఒకేసారి కొంటున్నాము కదా అంటే కొంచెం రేటు తగ్గిస్తే ఇంకా మేము ఒకవేళ ఓక అవునంటే కూడా ఎక్స్ట్రా తీ తీసుకుంటాము అందుకు అందువల్ల అడుగుతున్నాము నైన్ ఫిఫ్టీ ఇది మరీ అంత ఎక్కువాండి సరే సరేలేండి సరే మల్లినా సరే మల్లి ఎంత చెప్పండి మల్లి నా కొంచెం రేటు తగ్గీయండి అది అది సరే అవునండి సరే సర్లేండి ఓకే అడ్రస్ రాసుకోండి ఓకే అండి ఓకే చేసేస్తాను ఓకే చేసేస్తాను ఓకే ధన్యవాదాలండి